భాష పరిణామం భాష అనేది ఒక స్థిరమైన వ్యవస్థ కాదు అది కాలక్రమేణ మారుతు ఉంటుంది సమాజ అభివృద్ధికి అనుగుణంగా ఇతర భాషల నుండి పదాలు చేరుతు ఉంటాయి ప్ర ప్రపంచీకరణ సాంకేతిక పురోగతి రాజకీయ సామాజిక మార్పులు కారణంగా ఇతర భాషలో ప్రభావం పెరుగుతుంది ఇతర భాషలతో సంస్కారం తెలుగు భాషకు చరిత్రపరంగా సంస్కృతం ప్రాకృతం ఉర్దూ పార్శీ అరబిక్ ఇంగ్లీష్ తమిళం కన్నడ హిందీ వంటి భాషల ప్రభావం ఉంది ఇది వ్యాపార సంబంధాలు పాలన విద్య మత ప్రభావం వలసలు మొదలైన అంశాల కారణంగా జరిగింది సులభత కొన్నిసార్లు ఇతర భాషల నుండి వచ్చిన పదాలు మన భాషలో ఉపయోగించడం సులభంగా అనిపిస్తుంది ఉదాహరణకు ట్రైన్ అనే పదానికి తెలుగు సమానార్థక పదం రైలు ఉన్నప్పటికి ఇంకా చాలామంది ట్రైన్ అనే ఇంగ్లీష్ పదాన్ని ఎక్కువగా వాడుతారు అలాగే ఫోన్ టికెట్ హాస్పిటల్ బ్యాంక్ లాంటి పదాలు సాధారణంగా ఇంగ్లీష్ నుంచి ఎక్కువగా తీసుకున్నారు ఆవశ్యకత కొన్ని కొత్త పదాలు ముఖ్యంగా సాంకేతిక విజ్ఞానశాస్త్రం వైద్యం న్యాయపరమైన రంగాల్లో తెలుగులో సావ సమర్థవంతమైన ప్రయత్నమయ పదాలు లేకపోవడం వల్ల ఇతర భాష పదాలను అంగీకరించాల్సి వస్తుంది ఉదాహరణకు ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ వంటి పదాలకు తెలుగులో సరైన పదాలు రూపొందించాలి అంటే అవి మారి పెద్దగా లేదా నమ్మదగినట్లుగా ఉండకపోవచ్చు సమకాలీన సంస్కృతి జనరేషన్ ప్రభావం ప్రస్తుత కాలంలో ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలను కలిపి మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఉదాహరణకు ఫ్రెండ్ మీటింగ్ ఓకే కంపేర్ వంటి పదాలు తరచుగా ఉపయోగిస్తున్నారు ఇవి కొంతవరకు ప్రతి చోట మాట్లాడే భాషల మారిపోతున్నాయి తెలుగులో ఆ పదాలు లేవా తెలుగులో చాలా పదాలకు సమానర్థక పదాలు ఉన్నాయి కానీ కొన్ని పదాలు చాలా అరుదుగా వినిపించేలాగ మారిపోతున్నాయి ఉదహరణకు కంప్యూటర్ అనే పదానికి తెలుగు సమానార్థక ప్ర పదం గణ నియంత్రం ఉంది కానీ అది ఎక్కువగా వాడటం కనిపించదు టెలిఫోన్కు దూరావాణి అనే పదం ఉంది కానీ ఫోన్ అనే పదం సాధారణంగా వినిపిస్తుంది